అవును మేడం సురేష్ గారేండి ఎవరండి ఓకే మేడం అవును మేడం కాంటాక్ట్ ఇచ్చారు మరి మీరు అడిగి చెప్తానన్నారు మేడం మేము ఈ ఈ నెల ఇరవై ఆరుని మా సిస్టర్ మ్యారేజ్ మేడం అయితే మాకు దానికంటే ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అవ్వాలి ప్రీ వెడ్డింగ్ షూట్ అలాగే అది అయిపోయిన తర్వాత కూడా ఫోటోస్ తీయాలి మేడం అంటే పెళ్ళిలో గట్టా అన్నిటికీని అవును మేడం అవును మేడం అంటే పెళ్ళికి ముందు నెక్స్ట్ పెళ్ళి తర్వాత పెళ్ళికి అలాగే పెళ్ళి తర్వాత కూడా ఫొటోస్ తియ్యాలి మేడం

అది ఇరవై నాలుగున పెట్టుకుందాం అనుకుంటున్నాం మేడం ఈ నెల ఇరవై నాలుగునండి అంటే అంటే ఇరవై నాలుగునే అంటే కొంచెం మళ్ళీ ఇరవై ఆరున పెళ్ళి కాబట్టి హడావిడి లేకుండా ఉంటదని చెప్పేసి

లేదు మేడం అంటే మే పే మేము ప్లేస్ చూసాం మేడం అంటే కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ తెచ్చుకోండి మేడం అంటే బాగుండే లాగా అంటే బెలూన్స్ అని కానీ లేదా కారు కానీ లేదా మీ మీరు తెస్తారు కదా మేడం అయి తెస్తే నేను మాకు ఇక్కడ బీచ్ ఒకటి ఉంది మేడం అక్కడ బీచ్కి వెళ్ళవచ్చు లేకపోతే బీచ్ పక్కనే రిసార్ట్ ఉంది మాకు ఇస్తారు అలాంటి ప్లేసుల్లో కట్టా అలాగే మడ ఫారెస్ట్ అని ఇయన్నీ ఉన్నాయి మేడం ఇక్కడ కావాలంటే ప్లేసుల్లో కట్టా మాకు ఇస్తారు మేడం మేము మాట్లాడతాము

ప్లేసులన్నీ మేమే మేమే ప్లాన్ చేస్తాం మేడం అంటే మాకు ఎక్విప్మెంట్ లేదు కాబట్టి ఓన్లీ మీరు ఎక్విప్మెంట్ ఒకటే తెచ్చుకోవాలి మేడం

అదే మేడం అంటే ఆ మూడు రోజులకి అదే ఆ మూడు రోజులకి ఎంతెంత అవుతుంది ఏంటో మాకు చెప్పండి మేడం అది అలాగే ఎంత అవుతుందో చెప్తే మేము దాని బట్టి మీకు ఏమని చెప్తాము మేడం ఓకే మేడం ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది మేడం ఈ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చెయ్యండి

ఓకే మేడం మీరు ఎంతమంది వస్తారు మేడం ఓకే మేడం అలాగే మేడం అలాగే ఫోర్ కే కెమెరా కొంచెం తెండి మేడం ఫోర్ కే కెమెరా అంటే మామూలు చిన్నవి కాకుండా అంటే కొంచెం హై లెవెల్గా చేసుకోవాలి అనుకుంటున్నాం పెళ్ళి అందుకు కొంచెం ఎక్కువ అట్టుకురండి మేడం అంటే కొంచెం పెద్ద కెమెరా అట్టుకురండి మేడం ఓకే మేడం థ్యాంక్స్ మేడం